అవును నేను నా స్నేహితురాలకి గ్రీటింగ్ కార్డు ఇచ్చాను నేను తయారు చేసిన వస్తువును ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటాను ఎందుకంటే అది నా చేతి పనితో ప్రత్యేకంగా తయారైనది దానిలో నా కృషి ప్రేమ శ్రద్ధ అంతా మిలితమై ఉంటుంది నా చేతితో చేసిన కళలను ఇతరులకు ఇవ్వడం ద్వారా వారిలో ఆనందం పంచుకోవచ్చని అనుకుంటాను అదే సమయంలో కొన్నిసార్లు కొన్ని వస్తువులు నాకు ప్రత్యేకమైన భావోద్వేగాలను కలిగిస్తాయి కాబట్టి వాటిని నా వద్ద ఉంచుకోవాలని అనిపిస్తుంది